ఏమండి మాకు గులాబబీ పూలు కావలండి మీ దగ్గర గులాబీ పూలున్నాయండి ఎర్ర గులాబీ పువ్వులు కావాలండి ఎంత చెప్తున్నారండి కేజీ కేజీ వందేంటండి యాభై చేసి నాలుగు కేజీలు ఇవ్వండి లేదండి చూడండి ఇచ్చే రేటు నాలుగు కేజీలు కావాలండి సరేండి